నేను నా పోటీదారులకంటే ముందుండడం గురించి ఎలా ఆలోచిస్తానంటే నా బుద్ధి బలంతో ఆలోచించి వాళ్ళని దెబ్బకొడతాను దెబ్బకొట్టడం అంటే వాళ్ళని వాళ్ళకంటే ముందుగా పని సాధించడం నా పోటీదారులకంటే నేను వేగంగా ముందుకు వెళ్తాను మరియు

నా బుద్ధితో నాకు ఉన్న తెలివితో వాళ్ళని వెనకపడేలా చేస్తాను వాళ్ళకంటే ముందుగా నేనే వెళ్తాను